వ్యవసాయం పట్ల నాకు ఆసక్తిని రేకిత్తించిన మొదటి అంశం సాగు చేయడం తెలంగాణలో ప్రసిద్ధ పంటలు అంటే నాకు చాలా ఆసక్తికరం నాకు మొదట వ్యతిరేకించిన అంశం సాగు అనగా ఆ సాగు ఎలా చేస్తారు వాటిని గురించి నేను తెలుసుకోవాలని నాకు వాటి మీద ఆసక్తి రేకెత్తించింది తెలంగాణలో ఎక్కువగా పండించే పదార్థాలు వరి పత్తి కనుక తెలంగాణలో వరి పత్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు

పత్తికి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు ఎందుకంటే వరి వరి నాటడం పత్తి పత్తి వేయడం ఈ రెండు ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇక్కడ వ్యవసాయకులు ఇస్తారు కాబట్టి వరి అంటే ఆ వరిని నాటడం నుండి ఆ వరి చేజికేంత వరకు అన్నీ పద్ధతులను పాటిస్తు ఆ వరిని నాటేటప్పుడు వరిని కోసేటప్పుడు పండగలను చేస్తు పూజలు చేస్తు అన్నీ పల్లెటూరు పద్ధతిలో వరి చేనులను వరి చేనుల సహాయం

పండిస్తారు మిరపకాయలు ఎక్కువగా సాగు చేయడం దీనికి కారణం ఏంటంటే మిరపకాయలు సాగుకు ఎక్కువగా నీరు పట్టదు అలాగే మిరపకాయల సాగు చేసేటప్పుడు ఎక్కువగా ఎరువులు ఏవి వాడనక్కర్లేదు అలాగే మిరపకాయలు పండించేటప్పుడు మనం ఎక్కువగా చేనులో పని

చూపడంలో అవి పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువగా దిగుతాయి కనుక వారికి అప్పుడు ఎ కొన్ని మిరపకాయలు తెగుతాయి అవి ఎండిన తర్వాత హల్కగా అవుతాయి కాబట్టి అవి జోకేటప్పుడు ఎక్కువ మిరపకాయలు దిగుతాయి కనుక వారికి లాభం ఎక్కువ వస్తుంది అలాగే ఆ లాభంతో పాటు మిరపకాయ

మనకు తినడానికి తిండి ఉండాలి కనుక తిండిలోకి ఆ కూరలు చేయాలంటే అందులోకి కారం అవసరం కనుక ఆ కారం కావాలంటే మిరప సాగు కొనసాగాలి కనుక ఆ మిరపకాయలు సాగు కొనసాగితేనే ఆ మిరపకాయల ద్వారా మనకు మిరపకా మిరప కారం వస్తుంది మనం కూరలో వేసుకుని వాడుకోగలుగుతాం అలాగే ఈ మిరపకాయల సాగుకు ఉన్నంత అత్యంత రాబడి ఇంకా దేనికి ఉండదేమో పొగాకు మిరపకాయలకు ఉన్నంత అత్యంత రాబడిలో ఇంకా ఏ అభి ఏ సాగు అభివృద్ధి చేసిన దానికి వీటి అంత అధిక దిగుబడి అధిక రాబడి రాదేమో పొగాకు మిరపకాయలు మించిన ఇంకో సాగు లేదు పొగాకు ద్వారా మిరపకాయల ద్వారా వచ్చే లాభం కంటే ఇతర వేరే సాగులు చేసిన ఇంత లాభం రాదు వరితో పోల్చిన పొగాకు మిరపకాయల వల్ల ఎక్కువ సాగు ఎక్కువ పైసలు సంపాదించవచ్చు పొగాకుకు వచ్చే రాబడి మిరపకాయలకు వచ్చే రాబడి వరికి పత్తికి ఇతర ఏ సాగులకు రాదు ఇందుకే ఎక్కువ ప్రాధాన్యం పొగాకు మిరపకాయలకు మాత్రమే ఇస్తారు ఇలాంటి ప్రాధాన్యాలు ఎక్కువగా ఇవ్వడానికి కారణం రాబడి వాటి రాబడులు అండ్ మరియు వాటి లాభాలు వాటికి కావలసిన ఇం టైం కొంచెం తక్కువగా తీసుకుంటాయి మరియు అవి ఎక్కువగా సాగు పండుతాయి కాబట్టి వాటిని సాగు చేయాలని ఎక్కువగా ఎంచుకుంటారు వాటి లాభాలు కూడా ఎక్కువ కాబట్టి ఎక్కువగా ఇలాంటి నష్టాలు జరిగాయి కాబట్టి వీటిని సాగు చేయడానికి ఎంచుకోవడం వారి ఉద్దేశం